నేమ్స్ ఆఫ్ ద లోకేషన్ లైక్ నార్టాన్ పెర్సెన్చ్ బేయూ వాషింగ్టన్ ఆరిజోనా న్యూ యార్క్ మిడోరీ కెంటుకీ లాస్ వెగస్ బుట్స్

మిన్నియాపాలిస్ ఇండియా న్యూ జిలాండ్ శ్రీ లంక జింబాబ్వే అఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇస్లామాబాద్ హైడ్రాబ్యాడ్ కోల్కత్తా ముంబై కోల్కత్తా ఢిల్లీ పంజాబ్ హర్యానా మధ్యప్రదేశ్ హిమాచల్ప్రదేశ్ గుజరాత్ కర్ణాటక తమిళనాడు కేరళ మిజోరాం